వ్రాయడం అనేది మన భావాలను వ్యక్తీకరించడానికి సమా సమాచారాన్ని భద్రపరచడానికి మరియు సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడే ప్రధాన సాధనం అయితే కాలానుగుణంగా వ్రాయడం యొక్క విధానం ఎంతో మారిపోయింది సాంప్రదాయంగా పెన్నుతో కాగితంపై వ్రాయడం అనేక సంవత్సరాలుగా మనం పెన్ను పెన్సిల్ లేదా బ్రష్లను ఉపయోగించి కాగితంపై వ్రాస్తూ వచ్చాము ఇది మన మానసిక స్థితిని మెరుగుపరిచే చర్యగా కూడా భావించబడుతుంది హస్తలేఖనం అభివృద్ధి చెందుతుంది మెదడుపై హస్త ప్రయోగ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది వ్యక్తిగత అనుభూతిని కలిగిస్తుంది ఇందులో ఉన్న లోపాలు ఏంటంటే ఎక్కువ సమయం పడుతుంది ఒక్కసారి వ్రాసిన విషయాన్ని సవరించడానికి కష్టం కాగితాలను భద్రపరచడం క్లిష్టం ల్యాప్టాప్ను లేదా మొబైల్లో టైప్ చేయడం ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎక్కువ మంది కంప్యూటర్లు ల్యాప్టాప్లు మొబైల్లు వంటి డిజిటల్ పరికరాలను ఉపయోగించి టైప్ చేస్తున్నారు డిజిటల్ వ్రాయడం యొక్క ప్రయోజనాలు ఏంటంటే వేగంగా వ్రాయగలం అవసరమయితే సులభంగా సవరించుకోగలం డేటాను సురక్షితంగా నిల్వ చేయవచ్చు పదాాలను తనిఖీ చేసే ఆప్షన్ ఉంటుంది వివిధ ప్లాట్ఫామ్లో స్టైల్స్ వ్రాయగలం లోపాలు ఏంటంటే మానసిక మరియు శారీరిక అధిక ఒత్తిడిని కలిగించవచ్చు హస్తలేఖన సామర్థ్యం తగ్గిపోతుంది డిజిటల్ పరికరాలపై అధికంగా ఆధారపడడం అవుతుంది ఇటీవల సంస్కరణలో రా సంస్కరణల్లో వ్రాయడం ఎలా మారిపోయింది పేపర్ మరియు పెన్నుతో వ్రాయడం కంటే ప్రస్తుతం ఎక్కువ మంది కీబోర్డ్ వాయిస్లను టెస్ట్లను స్టైలిస్ పెన్లను మరియు టచ్స్క్రీన్ లేఖనాన్ని ఉపయోగిస్తున్నారు విద్యా సంస్థలు మరియు కార్యాలయాల్లో హస్తలేఖనం కంటే డిజిటల్ డాక్యుమెంటేషన్ ఎక్కువ ప్రాచూర్యం పొందింది నా అభిప్రాయం ఏంటంటే నాకు వ్యక్తిగతంగా సాంప్రదాయం వ్రాయడం మరియు డిజిటల్ ప్రయోగ డిజిటల్ల్లో వ్రాయడం రెండు అవసరమని అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో పెన్నుతో వ్రాసిన విషయాలు మస్తిష్కంలో బాగా నిలబడతాయి కానీ వేగంగా స్పష్టంగా మరియు భద్రతను దృష్టించే ఉంచుకుంటే డిజిటల్ వ్రాయడం చాలా ప్రయోజకరంగా ఉంటుంది